మా ప్రభుత్వానికి జగన్ మోహన్ రెడ్డి సీఎం గారు అతను చాలా పథకాలు విడుదల చేశారు అంటే ఎలాంటివంటే అమ్మఒడి రైతు భరోసా జై కిసాన్ ఇలాంటివన్నీ అంటే ఆ చదువుకునే పిల్లలకి అంటే ఎవరైతే చదువుకోలేకపోతున్నారో చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్లకి అమ్మఒడి డబ్బులనేది వేస్తారు వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లలనే చదివించుకోగలరు వేరే పిల్లాడ్ని చదివించుకోలేరు వాళ్లకి ఎలా ఉపయోగపడుతుందంటే ఆ పిల్లలు కూడా పదిహేను అంటే ఇప్పుడు అమ్మఒడి అమ్మఒడికి పదిహేను వేలు వేస్తారు ఆ పదిహేను వేలు వాళ్ళు ఆ యొ ఒక్క వాళ్ళు ఉపయోగించి వాళ్లు చదువుకుంటారు దానివల్ల పిల్లలందరూ చదువుకోగలుగుతారు ఎవరూ చదువులేదు అని అనుకోకుండా సీఎం గారు మా ప్రభుత్వమైతే ఎలా ఈ పథకం అనేది పెట్టింది దీనివల్ల వేరే వాళ్ళకి కూడా సహాయపడుతుంది అలానే ఈ రైతు భరోసా రైతు భరోసా ఏంటంటే ఏమన్నా పంటలు నాశనం అయిపోయిన వరదల వల్ల కొట్టుకెళ్ళిపోయిన ఇలాంటి పరిదాలో మాకు కొంచెం రైతులకనేది కొంచెం ఉపయోగమనేది ఉంటుంది అంటే ఏదైనా పంట నాశనం అయిపోతే మనం సచివాలయానికి ఇలాంటి వాటిలకి వెళ్లి మనం అప్లై చేసుకుంటే మన మనకి మొత్తం కాకపోయినా అందులో కొంతలో కొంతైన మనకు డబ్బు సహాయం అన్నది తీసుకొస్తారు ఇలాంటి పథకాలు కూడా చాలా మంచిగా పథకం పెట్టారు ప్రభుత్వం అనేది అలానే జై కిసాన్ ఇవి పీఎం మోడీ గారు పెట్టారు కానీ ఇది మాకు సీఎం గారు కూడా చాలా బాగా ఉపయోగిస్తున్నారు అలానే డ్వాక్రా డ్వాక్రా మహిళలకు కూడా లోన్స్ ఇవ్వడం ఇలాంటి పథకాలు అన్ని చాలా బాగున్నాయి అంటే అందరికీ యూస్ఫుల్గా ఉండే పథకాలు మాత్రం ఇవన్నీ ఉన్నాయి అలానే ఎక్కువ అయితే ఈ అమ్మఒడి పథకం అనేది చాలా ఉపయోగపడింది పిల్లలందరికీ అంటే ఎవరు చదవలేదు అనుకోకుండా ప్రతి పిల్లలు చదువుకుంటున్నారు ప్రతి ఒక్కరు స్కూల్కెళ్తున్నారు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్సే చాలా బాగున్నాయి గవర్నమెంట్లో ఉన్న సదుపాయాలు ప్రైవేట్ స్కూల్స్లో లేవు చాలా మంచి పథకం మాకు ఉంది అంటే మాకు మంచిగా ఉపయోగపడుతుంది